మధ్యాహ్నం ఎలాంటి భోజనాన్ని చేస్తారు అంటే ఎక్కువ వండుకునేది అయితే మధ్యాహ్నం కూరగాయలు వండుకుంటారు ఎట్లా వండి అంటే వంకాయ కానీ బెండకాయ టమాట కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవి చేస్తారు మళ్ళీ చారు పుల్లగా ఉండొద్దు కొంచెం నీళ్ళు నీళ్ళుగా తియ్యగా కొంచెం పుల్లగా మంచిగా ఇట్లా తింటే పోయేటట్టు అట్లా ఉండాలి ఎక్కువ పుల్లగా ఉండక ఉండాలి మళ్ళీ అందులోకి ఉడకబెట్టిన కోడిగుడ్డు చారేసిన పప్పు వేసుకోవాలి కదా విటమిన్స్ రానీకి కొంచెం పప్పు అట్లా అందులో నెయ్యి ఆ నెయ్యి పప్పు చారు వేసుకొని ఆ కోడిగుడ్డు పెట్టుకొని తింటారు మధ్యాహ్నం ఇక పండగలప్పుడు అయితే చికెన్ మటన్ చేపలు బోటి అవన్నీ వండుకుంటారు ఇట్లా ఎక్కువ అవి తింటారు పండగల పూట అప్పుడు ఇంకా ఎట్లా ఉంటాయి అంటే పూరీలు చపాతీలు అవన్నీ చేసుకుంటారు ఎక్కువ మధ్యాహ్నం పూట ఇక అవి తిన్నాక అవి తినుకుంటూ బజ్జీలు ముద్ద గారెలు అంటారు అవి కూడా వేసుకుంటారు బాగా తింటారు ఇక అందరు కలిసి తింటూ ఉంటారు ఇక అల్సర్ ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ కారంవి కానీ పుల్లటివి కానీ తక్కువ తింటారు ఇక కొంచెం తిన్నా కానీ కొంచెం పెరుగు వేసుకొని కడుపులో మండకుండా అట్లా పెరుగు వేసుకొని తింటారు ఇక ఎందుకంటే కొంచెం వాళ్ళకు చల్లగా ఉండాలి కదా కడుపులో ఏం మండకుండ కానీ ఇట్లా నొప్పి రాకుంటా చాతిలో అట్లా ఉండనీకి పెరుగు వేసుకొని తింటారు అయిగాద్ చికెన్లు మటన్లు వేసుకునుడు కదా చికెన్ మటన్ మంచిగా తిన్నాక ఇక అరగాలి కదా ఆ కొంచెం అరహ అది తిన్నాక అరగడానికి కొంచెం పెరుగుతో తినాలి అన్నట్టు ఆ పెరుగుతో తింటారు ఇంకా మళ్ళీ ఎక్కువ ఈ సాంబారు పప్పులోకి అప్పడాలు పాపడాలు ఎక్కువ అవి తింటారు మళ్ళీ అవి తింటే కొంచెం తృప్తిగా లోపలికి పోతుందన్నట్టు అందుకే అవి తింటారు ఇక ఎక్కువ కూరగాయలే వండుకుంటూ ఉంటారు ఇక రాత్రి అంటావా ఇక మధ్యాహ్నం ఉన్నవే మళ్ళీ రాత్రి ఇక అవి అయిపోతే రాత్రి చపాతీ కానీ ఆ మిగిలిపోయిన అన్నాన్ని అన్నం పోనుకు వేయడం అట్లాంటి పోపు వేసుకొని తింటారు అవి ఉంటాయిగా మిగిలిపోయిన కూరలు వాటితో ఎక్కువైతే చపాతీలు చేసుకుంటారు ఆ చపాతీలతో చపాతీలు తిన్నాక ఇక కూరలు ఉంటే కూరలు తిన్నాక ఇక నైట్ మంచిగా నిద్ర పోనికి పెరుగుతో తింటారు ఇంకా పాలు తాగుతారు అప్పుడు ఎప్పుడు కానీ మనం ఎక్కువ తినాల్సింది కూరగాయలే ఎక్కువ ఇవి తినకూడదు నీచు నీచువి అసలు తినకు తినవద్దు ఎక్కువ ఇవే తినాలి ఇవి తిన్నామనుకో ఆరోగ్యానికి మంచిది ఎక్కువ మధ్యాహ్నం అవే తింటారు ఇక మళ్ళీ టిఫిన్లు మిగులుతాయి కదా పొద్దునవి ఆ మిగిలిపోయినవి ఉంటే మధ్యాహ్నం కూడా తింటారు అట్లా ఎక్కువ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి తినిపిస్తారు ఇంకా చా ఇంకా చాలా చాలా అంటే చాలా కూరగాయలు ఎట్లాంటే అన్నీ కలిపి కలపి చేస్తూ ఉంటారు వంకాయ టమాటా అదైతే బాగా మంచిగా ఉంటుంది ఇక ఇక దానితో అయితే ఎక్కువ తింటారు ఇక వంకాయ తోటి చారు ఇక చారు ఉంటాయి కాబట్టి తింటారు కానీ చారు అంత మంచిది కాదు అది నొప్పిలేస్తూ ఉంటుంది ఇక చారులో అందుకు అది ఏం కాకూడదు కాబట్టి అది ఇట్లా కొంచెం పెరుగు వేసుకొని తింటారు ఇక ఇక మధ్యాహ్నమా ఇగ అందరూ కలిసి కూర్చొని కొంచెం తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ అలా తింటుంటాము కాబట్టి ఇంకా ఎక్కువ పోతుంటుంది అప్పుడు కూడా మనం మనం తినే అంత తినాలి రోజుకి ఎంత సరిపడా తింటామో అ అట్ల తినాలి పొద్దున్న ఏమో పొద్దున మంచిగా టిఫిన్లు ఒక సరిపోయేంత తినాలి మధ్యాహ్నం కొంచెం అన్నం ఇక తింటాము ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాము అనుకో ఎక్కువ పోతుంటాయి కదా పోతాంటే కడుపు నొప్పి కానీ ఏదైనా నొప్పి కానీ అట్లా వస్తుంటే ఇక మనం చూసుకోవాలి చూసుకొని అట్లా తినాలి ఎక్కువ తినవద్దు ఎప్పుడు కానీ ఇక రాత్రా రాత్రి కొంచెం కొంచెం అంటే కొంచమే తినాలి ఎట్లా అంటే చపాతీలు ఉంటాయి కదా ఆ చపాతీలు మాత్రమే తినాలి ఎక్కువ తినకూడదు అసలుకే ఇక ఆ చపాతీలు ఇక అరగడానికి ఇక అప్పుడు కూడా అరగకపోయిందనుకో ఆ పెరుగు ఆ పెరుగు పోసి అందులో కొన్ని నీళ్ళు పోసి నిమ్మకాయ పిసుక్కొని అట్లాయినం అనుకో జీర్ణమవుతుంది మనది తొందర అరుగుతుందన్నట్టు ఇక అట్లా అరగడానికి అట్లా చాలా విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ట్రై చేస్తుంటారు ఇక స్నాక్స్ స్నాక్స్ టైంకి వచ్చేసరికి స్వీట్ కానీ ఎక్కువ రాత్రి వస్తే బజ్జీలు ఎట్లాంటి బజ్జీలు అంటే మిరపకాయ బజ్జీలు బొండాలు ఆలుగడ్డ బజ్జీలు ఉల్లిగడ్డ బజ్జీలు ఇంకా ఇట్లా ఉంటాయి ఎట్లాంటివి అంటే ఉండాలి లెక్క ఉంటాయి ఇట్లా రౌండ్గా అవి చేసుకుంటారు పునుకులు అట్లాంటి బజ్జీలు అన్ని చేసుకుంటారు అవన్నీ వేసుకొని పల్లీల పచ్చడి వేసుకొని అల్ల ముంచుకొని తింటుంటే అది ఇక రాత్రికి మళ్ళీ ఎట్లా అంటే కొంచెం తక్కువ తినాలి కదా మళ్ళీ నైట్కి రాత్రికి కొంచెం నానపెట్టుకొని శనగలు కానీ చిక్కుళ్ళు కానీ అట్లా నానబెట్టుకొని అవి అందులో వేసుకొని అవి తింటారు ఎక్కువ ఇక అట్లా తినుకుంటూ తినుకుంటూ ఇక అవే ఎక్కువ తింటారు తక్కువ ఇక నైట్ కొంచెం తక్కువ తింటారు మధ్యాహ్నం అత్తనే ఈ కూరగాయలు పప్పు కోడిగుడ్డు ఇక చికెన్ మటన్ రోజు ఇక బాగా తింటారు చికెన్ మటన్ తిన్నరోజు ఖచ్చితంగా పెరుగు తినాలి అరగడానికి అది అరగకపోయిందనుకో చాలా ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి మనకు